హలో హాయ్ అండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కదా మా వెడ్డింగ్ కోసం అయితే నేను ఒకసారి ప్రైజెస్ తెలుసుకుందాం అని కాల్ చేసాను ఇప్పడు ఇప్పుడు హల్దీకి ఎంత అయిద్దండి ఇప్పుడు డెకరేషన్కి మొత్తం నలభై వేలు అవుతుందా అంటే ఎట్లా చేస్తారు మొత్తం ఇప్పుడు ఇంట్లో చేస్తారా లేదంటే ఫంక్షన్ హాల్లోనా

ఓకే ఓకే అండి ఓ ఓకే అండి అంటే మీరు ఇప్పుడు తీస్క బౌల్స్ అవన్నీ తీసుకొచ్చేటప్పుడు దానికి సపరేట్ పడుతుందా

ఓకే అయితే మరి ఇప్పుడు వెడ్డింగ్కెలా అండి వెడ్డింగ్కి ఓకే అయితే మీరు కొంచెం మాకు ఇవి పంపించండి ఇమేజెస్ మీరు చేసినవి ఏమైనా నా

అయితే మేము సంగీత్ కూడా అనుకుంటున్నామండి సంగీత్కి మాకు డెకరేషన్ ఏం అవసరం లేదు జస్ట్ స్టేజ్ అండ్ విత్ బెలూన్స్ అట్లా కొంచెం కావాలి ఓకే ఓకే ఓకే అండి మరి కొంచెం మీరు ఇప్పుడు పంపించండి వాట్సాప్లో నేను చూసి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఓ ఓకే అండి త్యాంక్ యూ